శీతాకాలంలో నేను మొక్కల్ని చాలా మంచిగా చూసుకుంటాను వాటికి కావాల్సిన నీళ్ళని సరఫరా చేస్తాను ఎండిపోకుండా ఫోటోసింథసిస్ ఉన్న విధంగా సన్లైట్కి అబ్సర్వ్ అయ్యే విధంగా మొక్కల్ని మంచిగా చూసుకుంటాను చూసుకుంటు వాటికి కావాల్సిన నీరు మందు అన్నీ అందచేస్తు ఎండిపోకుండా ప్రశాంతంగా అవి ఉంటేనే మనకి ఇంటి నిండా చాలా పచ్చదనంతో పిల్లలతో చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి నేను శీతాకాలంలో మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను